విశాఖపట్నంలోని స్టేడియంలు గ్రౌండ్లు అరేనాలలో వివిధ రకాల స్థానిక మరియు జాతీయ కార్యక్రమాలు నిర్వహించబడతాయి విశాఖపట్నంలో క్రికెట్ మ్యాచ్లు ప్రధాన డ్రా మరియు నగరం టెస్ట్ మ్యాచ్లు మరియు వన్ డే ఇంటర్నేషనల్ తో సహా అనేక అంతర్జాతీయ ఆతిథ్యం మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది ఈ నగరంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్కు నిలయంగా ఉంది ఇది అనేక స్థానిక మరియు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లను నిర్వహిస్తుంది విశాఖపట్నంలో ఫుట్బాల్ మ్యాచులు కూడా ప్రసిద్ధి చెందాయి ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ లీగ్లో పోటీ పడే అనేక స్థానిక క్లబ్లు నగరంలో ఉన్నాయి సంతోష్ ట్రోఫీతో సహా అనేక జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నమెంట్నను కూడా నగరం నిర్వహించింది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో అథ్లెటిక్స్ సమావేశాల కార్యక్రమం తప్పకుండా జరుగుతాయి మరియు నగరం నేషనల్ స్కూల్స్ గేమ్స్ మరియు నేషనల్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లతో సహా అనేక జాతీయ స్థాయి అథ్లెటిక్స్ మీట్లను నిర్వహించింది విశాఖపట్నంలోని స్టేడియంలో గ్రౌండ్లు ఎరీనాలలో సాంస్కృతిక ఉత్సవాలు కూడా క్రమం తప్పకుండా జరుగుతాయి ఈ నగరం విశాఖ ఉత్సవం మరియు దసరా ఉత్సవాలతో సహా అనేక విభిన్న సాంస్కృతిక ఉత్సవాలకు నిలయంగా ఉంది ఈ ఈవెంట్లను బట్టి ఈ ఈవెంట్లను చూడడానికి వచ్చే వ్యక్తుల సంఖ్య మారుతుంది క్రికెట్ మ్యాచ్లో సాధారణంగా అత్యధిక మంది ప్రేక్షకులను ఆకర్షిస్తాయి కొన్ని మ్యాచ్లు ప్రేక్షకులను ఆకర్షిస్తాయి ఫుట్బాల్ మ్యాచులు మరియు అతలిటిక్స్ సమావేశాలు కూడా పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తాయి అయితే సాంస్కృతిక ఉత్సవాలు సాధారణంగా చిన్న సమూహాలను ఆకర్షిస్తాయి ఈ స్థానిక మరియు జాతీయ ఈవెంట్లతో పాటు విశాఖపట్నంలోని స్టేడియంలు గ్రౌండ్లు అరేనాలు కచేరీలు వాణిజ్య ప్రదర్శనలు మరియు సమావేశాలు వంటి అనేక ఇతర కార్యక్రమాలు కూడా ఉపయోగపడతాయి ఈ ఈవెంట్లను సాధారణంగా క్రీడా ఈవెంట్ల కంటే తక్కువ మందిని ఆకర్షిస్తాయి అయితే అవి ఇప్పటికీ గణనీయమైన సంఖ్యలో వ్యక్తులను ఆకర్షించగలవు